హలో ఏం పండ్లు కావాలండి

ఆపిల్స్ అయితే చిన్న ఆపిల్స్ ఇప్పుడు బాగా వస్తున్నాయి చెప్తున్నారు మీకు ఎట్లా అనిపిస్తున్నాయి స్వీట్ ఆపిల్స్ వచ్చి ఇవి బాగా చిన్నవేమో హండ్రెడ్కి కేజీ ఉన్నాయి వీటి కంటే కొంచెం సైజ్ పెద్దగా ఉన్నవేమో వన్ ట్వంటీ కేజీ ఉన్నాయి ఇవి ఎన్ని కావాలి ఎన్ని తీసుకుంటారు ఓకే ఏవి హండ్రెడ్వా వన్ ట్వంటీవా

ఆహా త్రి హండ్రెడ్ అండి త్రీ హండ్రెడ్ త్రీ కేజీస్ ఓకే ఇంకా ఇంకా ఏమైనా తీసుకుంటారా దానిమ్మ వచ్చి వన్ థర్టీ ఉన్నాయి వన్ థర్టీ కానీ వన్ ట్వంటీకే ఇస్తున్నానండి కేజీ నార్మల్ సైజ్ కూడా ఉన్నాయి ఇదిగొనండి ఇక్కడ పక్కకి ఉన్నాయి ఈ నార్మల్ వచ్చి వన్ ఫిఫ్టీ అండి వన్ ఫిఫ్టీ కానీ వన్ ఫార్టీతోనే ఇస్తాను ఓకే వన్ ఫార్టీ టూ కేజీసా బ్లాక్ గ్రేప్సా యా ఉన్నాయి బ్లాక్ గ్రేప్స్ కూడా పావు కిలో నలభై హాఫ్ కేజీయా ఇది ఓకే టోటల్ ఎంత ఇది ఎయిటీ అయినాయి అవి టూ కేజీస్ అన్నారు వన్ ఫార్టీ వన్ ఫార్టీ టూ ఎయిటీ టూ ఎయిటీ అవి త్రీ కేజీస్ అన్నారు త్రీ హండ్రెడ్ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ వన్ ఎయిటీ ఆరు వందల అరవై రూపాయలు అయ్యియాయండీ మొత్తం ఆరెంజెస్ ఆరెంజెస్ లేవు ప్రస్తుతం ఆరెంజెస్ తక్కువ అయింది అంటే వెయిట్ కాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల తీసుకురాలేము ఆరెంజెస్ని కివీ ఫ్రూట్స్ కదా డ్రాగన్ ఫ్రూట్స్ యా ఓకే రేటు అధికమైంది డ్రాగన్ ఫ్రూట్స్ కానీ అవి తొందరగా పాడైపోతున్నాయని మేము స్టాక్ తెప్పించలేము ఇవి ఇంతే ఉన్నాయి ఇవి సిక్స్ సిక్స్టీ సిక్స్ ఫిఫ్టీ ఇవ్వండి సరే లాస్ట్ సిక్స్ థర్టీ తీసుకోండి కనీసం సిక్స్ సిక్స్ ట్వంటీ అయినా ఇవ్వండి కదా ఓకే అండి ప్యాక్ చేస్తున్నాను